హలో గుడ్ ఈవెనింగ్ మేడం అవును మేడం చెప్పండి మేము ఏ విధంగా సహాయ పడగలం అవునా మేడం మేడం వైట్ షీట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ బ్రౌన్ షీట్ వచ్చేసి సెవంటీ రూపీస్ త్రీ పెన్సు ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం బుక్స్ వచ్చేసి ఒక సిక్స్టీ రూపీస్ ఈచ్ బుక్ అవును మేడం అవునా మేడం అవునా మేడం ఓకే మేము ప్యాక్ చేస్తాం మేడం ప్యాక్ చేసి మీకు ఇంఫార్మ్ చేస్తాం మ్యామ్ మీరు అవునా మేడం ఓకే

అవునా మేడం రేపు బర్త్డే అనంగా ఈరోజు రండి మే ప్యాక్ చేసి రెడీ చేసి పెడతాం మేడం మేము ఇంఫార్మ్ కూడా చేస్తాం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం అవును మేడం ఓకే మేడం వాట్సాప్లో సెండ్ చేస్తాను మేడం అప్రాక్సీమేట్లీ ఒక టూ థౌజండ్ అవుతుంది మేడం అవును

ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఈ నంబర్కి కాల్ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ మ్యామ్